రైతులు సాధారణంగా పశువులు పెంచడంలో ఎదుర్కొనే సమస్యలు ఏమిటి అంటే పశువులను పెంపకంలో వాటికి సరిపోయే అంత గవర్నమెంట్ స్థలాలు లేకపోవడం రైతులు ఎటు అయినా బయటికి వెళ్ళినప్పుడు వాటిని చూసుకోవడానికి పని మనిషిని పెట్టి బయటికి వెళ్ళాలి ప్రసవమైన తర్వాత కొన్ని రోజులు వాటి బిడ్డలు చనిపోవడం వలన పాలు తగ్గడం లేదా అసలు ఇవ్వకపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి అప్పుడు పశువులకు సంబంధించిన విషయాల్లో ప్రభుత్వం కొంచెం ఆదుకోవాలి